తెలంగాణలోని ప్రజలు వారి జీవితంలో ప్రధాన సంఘటనలు చాలా ఘనంగా జరుపుకుంటారు వాటిలో పదమి పదవి విరమణ పార్టీలు పదవీ విరమణ అంటే పదవిలో ఉన్న ప పదవిలో ఉన్న వారు వారి వారి వయస్సు వయస్సు అరవై ఏళ్ళు దాటాక వారి వారిని పదవి నుంచి తొలగించి ఇంట్లోనే ఉంచి వారికి కావలసినవ అన్ని చూసుకునే చూసుకుంటారు ఆ పార్ ఆ పా పదవి విరమణ వేడుక వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు వారిని వారిని సత్కరించి పూలదండలతో పూలదండలు వేసి శాలువాతో సత్కరిస్తారు వారిని గౌరవంగా గౌరవంగా వారిని ఎంతో గౌరవిస్తారు అలాగే గౌరవంతో చూస్ చూస్తారు ఆ పార్టీలలో అన్నదానంచే అన్నదానాలు కూడా చేసారు అలాగే అన్నదాన కార్యక్రమాలు తెలంగాణలో చాలా జరుపుకుంటా చాలా జరుపుకుంటారు అన్నదానాలు చే అన్నదానంలో ప్రతీ వంటకాలు ఎంతో ఎంతో మనసుపెట్టి చేశారు అన్నదాన కార్యక్రమాల్లో ఎన్నో ఎన్నో వంటకాలు వండుతారు అన్ అందులో అన్నం చారు ప్రతి ఒక్కరికి కావలసినవి వండి పెడతారు అలాగే వారిని మ వారి కోసం వారి మనస్సు కడుపు నింపుతారు అలాగే తెలంగాణలో ముఖ్యమైన విజయాలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయ ఆ విజయాలను జీవిత జీవిత కాలం గుర్తుండేలా జరుపుకుంటారు అలా జీవితకాలం గుర్తుండేలా జరుపుకుంటారు అలాగే వారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఘ ఘనంగా సత్కరిస్తారు వారి విజయాని వారి విజయాలను ఎన్నో రోజులు గుర్తుండిపోయేలా చేసుకుంటారు అలాగే వారి కష్టానికి ఫలితంగా ఏదో బహుమతులు కూడా ఇస్తారు బ